హలో ఆ మేడం చెప్పండి మేడం చెప్పండి అవునా మ్యామ్ టెన్ థౌ టెన్ థౌజండ్ లోపు అవుతాయి మ్యామ్ మీరు బేర్ చేసది దాన్ని బట్టి ఉంటుంది మ్యామ్

అంటే ఎబో టెంత అబవ్ టెన్ థౌజండ్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మ్యామ్ లేదంటే ఫైవ్ పర్సెంటే ఉంటుంది మ్యామ్ క్వాలిటీ ఉన్నాయి మ్యామ్ బ్రాండుగా ఓకే మ్యామ్ ఉన్నాయి మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే కనుక తెలుస్తుంది అమ్మ

మ్యామ్ చెప్పండి ఆ నార్మల్ చిన్న సైజ్ గ్లాసెస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మ్యామ్ చాలా పెద్ద పెద్ద

ఒక ట్వంటీ థర్టీ థౌజండ్లో అయిపోతుంది మ్యామ్ ఒకవేళ మీరు ఎక్కువ రేట్ చేసి థర్టీ థౌజండ్ అబోవ్ అట్లా చేస్తే పెళ్లి డిస్కౌంట్స్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుది మ్యామ్ ఓకే మ్యామ్